నేను హైదరాబాదులో సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో దిగాను నాకు సికింద్రాబాదు దిగిన తర్వాత నాకు ఓలా అన్నా ఊబర్ అన్నా బుక్ చేసుకుం బుక్ చేసుకోవడానికి ఏది బాగుంటుంది ఏ రేటింగ్ బాగుంటుంది ఆ రేటింగ్లో మా వాహనం కూడా అక్ క్యాబ్ క్యాబ్ ఆటోనా ర్యాపిడో బైక్ అలా ఏది బాగుంటుంది ఏ రేటింగ్ బాగుంటుందో చెప్తే దాన్ని బట్టి నేను ఇక్కడి నుంచి మా బంధువులు ఇంటికి వెళ్ళడానికి నేను బుక్ చేసుకోవడానికి నాకు డ్రైవింగ్ డ్రైవర్ రేటింగ్ చూసి చెప్తావా ఒకసారి నా చెప్తే దాన్ని బట్టి నేను బుక్ చేసుకుంటాను ఏది బెటర్ ఏ సర్వీస్ బాగుంటుంది తొందరగా తీసుకెళ్తారా టైంకి మెల్లగా తీసుకెళ్తారా జాగ్రత్తగా తీసుకెళ్తారా అన్ని ఈ అన్నిట్లో ఏది బెటర్ అయితే బాగుంటుంది ఓలా బాగుంటుందా ఊబర్ బాగుంటుందా మీరు లో స్థానికంగా ఉంటారు కాబట్టి ఎన్నోసార్లు మీరు ఓలా ఊబర్ బుక్ చేసుకుని ఓలానో ఊబరో బుక్ చేసుకుని వెళ్తారు కాబట్టి ఆ రెండిటిలల్లో నాకు ఆ డ్రైవింగ్ డ్రైవర్ రేటింగ్ని బట్టి నాకు ఒకటి సజస్ట్ చేస్తే దాన్ని బట్టి నేను నేను కూడా ఇంటికి వెళ్ళడానికి ఓలానా ఊబర్నా బుక్ చేసుకుంటాను కొంచెం చూసి చెప్తావా నాకు